ఎక్స్క్యూజ్ మీ మ్యాడమ్ లోపలికి రావచ్చా గుడ్ ఆఫ్టర్నూన్ మ్యాడమ్ మ్యాడమ్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ నా పర్స్ పోయింది మ్యాడమ్ నేను లంచ్ చేసి వాష్ రూమ్కెళ్ళాలని బ్యాగ్లో పెట్టి వెళ్ళాను మ్యాడమ్ వచ్చి చూసేసరికల్లా లేదు మ్యాడమ్ నేను ఉండేది హాస్టల్లో మ్యాడమ్ పర్స్ ఎందుకు అంటే ఇంకా వాల్యుబుల్ తింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఈరోజు ఫీజు కట్టాలని ఫోర్ తౌజండ్ క్యాష్ తీసుకొని వచ్చాను మ్యాడమ్ మార్నింగ్ పర్మిషన్ ఇవ్వలేదు క్లాస్ టీచర్ అని చెప్పి కట్టలేదు ఆఫ్టర్నూన్ కడదామనే సరికెల్లి చూసేసరికి పర్స్ లేదు మ్యాడమ్ లేదు మ్యాడం క్లాస్ రూమ్లో బ్యాగ్లో పెట్టే వెళ్ళాను అలా వెళ్ళి ఇలా వచ్చేసరికల్లా లేదు ఉన్నారు మ్యాడమ్ మరీ అంత ఎక్కువ జనాభా ఏమీ లేరు కానీ ఉన్నారు మ్యాడమ్ మనుషులైతే మార్నింగ్ మార్నింగ్ టీచర్కి చెప్పాను కానీ టీచర్ ఏమన్నదంటే బ్రేక్లో వెళ్ళు అన్నారు మ్యాడమ్ బ్రే బ్రేక్లో వచ్చేసరికి ఇక్కడ చాలా క్యూ ఉంది నెక్స్ట్ క్లాస్ మిస్ అవుతా అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాను లంచ్లో ఫ్రీయే కదా అని అనుకునే సరికల్లా ఇలా పోయాయి మ్యాడమ్ మ్యాడమ్ ఒకసారి సీసీ క్యామెరా కూడా చెక్ చేయించండి మ్యాడమ్ బెటర్ మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఈవినింగ్ కలక్ట్ జేసుకుని వెళ్తాను ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్